ప్రాంతంలో మతం ఎదుర్కొంటున్న కొన్ని సమకాలిన సవాల్లో మొదటిది మతపరమైన గాయం మరియు ఆధ్యాత్మిక దుర్వినియోగం ఇది పెరుగుతున్న ఆందోళన ఎందుకంటే మత పెద్దలు లేదా సంస్థలచే దుర్వినియోగం చేయబడిన వారి అనుభవాలను పంచుకోవడానికి ఎక్కువ మంది వ్యక్తులు ముందుకు వస్తున్నారు అలాగే ఇది హక్కులు అనేది సంక్లిష్టమైన సమస్య ఇది తరచుగా మత సహ సమూహాల హక్కులతో వ్యక్తుల హక్కులను సమతుల్యం చేస్తుంది ఉదాహరణకు మతపరమైన సమూహాలు వారి లైంగిక ద్రో ధోరణి లేదా లింగ గుర్తింపు ఆధారంగా వ్యక్తులు పట్ల వివక్షన చూపడానికి అనుమతించాలా అనే దానిపై తరచుగా చర్చ జరుగుతుంది అలాగే మసీదు ఇది తరచుగా మతపరమైన ఆరాధన కోసం ఉపయోగించే భౌతిక స్థలం అయితే ఇది ఘర్షణలకు కూడా కారణం కావచ్చు మసీదును ధ్వంసం చేయడం లేదా దాడులు చేయడం వంటి కేసులు ఉన్నాయి అలాగే విద్య ఈ ప్రాంతంలో మతపరమైన విద్య నాణ్యతపై ఆందోళన పెరుగుతుంది మతపరమైన పాఠశాలలు విద్యార్థులకు చక్కటి విద్యను అందించడం లేదని కొందరు విశ్వసిస్తే మరికొందరు తీవ్రవాద దృక్పథాలతో విద్యార్థులను ప్రేరేపిస్తున్నారని నమ్ముతారు అలాగే రాజకీయాలు ఈ ప్రాంతంలో రాజకీయాల్లో మత పాత్రపై ఆందోళన పెరుగుతుంది కొంతమంది మతాన్ని రాజకీయాల నుండి దూరంగా ఉంచాలని నమ్ముతారు మరికొందరు అది మరింత క్రియాశీల పాత్ర పోషిస్తుందని నమ్ముతారు ఈ ప్రాంతంలో మదం ఎదుర్కొంటున్న సమకాలిన సవాళ్ళు ఇవి కొన్ని మాత్రమే ఈ సవాళ్ళు ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనవి కావు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మత సంఘాలు వాటిని ఎదుర్కొంటున్నాయని గమనించడం ముఖ్యం